సాధారణంగా మాది పల్లెటూరు కాబట్టి మా ఊరిలో ఆడవారు అందరు వారికి కావాల్సిన పరికరాలు కావలసిన పదార్థాలు వారికి వారు తాయారు చేసుకుంటారు అందులో ముఖ్యంగా వారు చేసుకునేవి కారంపొడులు మసాలాల పొడులు నూనె తదితరవి వారికి వారు చేసుకుంటారు ఆడవారు అందరు ఒక చోటికి గుంపుగా చేరుకొని వారికి కావలసిన పదార్థాలు పరికరాలు వారికి అందుబాటులో పెట్టుకొని వారికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకుంటారు ఇందులో ముఖ్యంగా పచ్చళ్ళు కారంపొడులు మసాలాల పొడులు రోకలి తీసుకొని అందులో దంచుతు కావలిసినవి అన్నీ తయారు చేసుకుంటారు అందరు ఆడవాళ్ళు గుంపుగా చేరి గుంపుగా చేసుకోవడం వల్ల పని సులభంగా అయిపోతుంది